కళలు మరియు చేతి పనుల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తులు సామాజిక మాధ్యమ ఫ్లాట్ఫార్మ్ల్లో వారి యొక్క శ్రమ ప్రతిభ వారు తయారు చేసిన వస్తువులు గురించి ప్రజలకు తెలియచేయవచ్చు అలాగే వారు చేసిన వస్తువులు సామాజిక మాధ్యమాల్లో అమ్మకానికి పెట్టడం వల్ల వారికి లాభాలు పెరుగుతాయి అలాగే యూట్యూబ్లో వారి ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు వస్తే వారికి దాని వల్ల కూడా ఉపాధికి పెట్టుబడి లభిస్తుంది ఎన్నో అరుదైన కళలు ఈ ప్రపంచంలో నుండి అంతరించి పోతున్నాయి అందుకని ఆ కళలు మరియు చేతి పనులు ఈ సామాజిక మాధ్యమం ద్వారా తెలియచేయడం ద్వారా ప్రజల్లో వాటి మీద ఆధరణ పెరుగుతుంది అలాగే వాటిని అంతరించి పోకుండా భవిష్య తరాలకి అందించగలుగుతాం నేను మొలిమిక్స్ పో పోటరీ వెల్ లవుడ్ నిట్స్ మొదలైన యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతాను ఎందుకంటే వీళ్ళు వారి కళలని ఎంతో అందంగా ప్రదర్శిస్తారు అలాగే నేర్చుకునే వాళ్ళకి అనువుగా వీడియోస్ అనేవి ఉంటాయి